మా సంస్కృతికి ప్రత్యేకమైన కొన్ని కళలు చేతి పనులు మరియు వస్త్రాలు ఉన్నాయి అవి ఏమిటంటే కోనసీమ బుట్టలు కోనసీమ బుట్టలు వాటి రంగురంగుల మరియు అందమైన నమూనాలకు ప్రసిద్ధి చెందాయి ఈ బుట్టలు సాధారణంగా చెక్కతో తయారు చేయబడతాయి మరియు రంగురంగుల వస్త్రాలతో అలంకరించబడతాయి కోనసీమ బుట్టలు సాధారణంగా ఇంటి అలంకరణలు దుస్తులు ధరించే వస్తువులు మరియు పండ్లను నిలువ చేయడానికి ఉపయోగిస్తారు కోనసీమ పట్టు వస్త్రాలు కోనసీమ పట్టువస్త్రాలు వాటి మృదుత్వం మరియు అందమైన నమూనాలకు ప్రసిద్ధి చెందాయి ఈ వస్త్రాలు సాధారణంగా కాటన్ మిల్క్ ఫైబర్ లేదా పట్టుతో తయారు చేయబడతాయి మరియు రంగురంగుల నమూనాలతో అలంకరించబడతాయి కోనసీమ పట్టు వస్త్రాలు సాధారణంగా దుస్తులు టవళ్ళు మరియు ఇంటి అలంకరణలుగా ఉపయోగిస్తారు కోనసీమ చేతి పనులు కోనసీమలో అనేక రకాల చేతి పనులు ఉన్నాయి వీటిలో కుండలు మట్టి పాత్రలు చెక్క పనితీరు మరియు వస్త్రాల అలంకరణలు ఉన్నాయి ఈ చేతి పనులు సాధారణంగా స్థానికంగా అందుబాటులో ఉన్న సహజ పదార్థాలతో తయారు చేయబడతాయి మరియు చాలా కళాత్మకంగా ఉంటాయి మీ చేతి ఈ కలలు చేతి పనులు మరియు వస్త్రాలు కోనసీమ సంస్కృతి యొక్క ఒక ముఖ్యమైన భాగం అవి మా వారసత్వం మరియు సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తాయి నేను ఈ కళలు చేతి పనులు మరియు వస్త్రాలను కాపాడుకోవడానికి మరియు వాటిని భవిష్యత్తు తరాలకు అందించడానికి కృషి చేస్తాను నేను ఈ కళలను నేర్చుకోవడానికి మరియు వాటిని నా స్వంతంగా సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను నేను కోనసీమ సంస్కృతి యొక్క ఈ భాగాలను ప్రపంచానికి తెలియచేయడానికి కృషి చేస్తాను